మా ప్రాంతంలో క్రీడాకారులు ఏవన్నా ఆడుతున్నప్పుడు దెబ్బలు తగిలినా కూడా వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ అనేది దగ్గర్లో ఉన్న హాస్పిటల్లోనే చేస్తూ ఉంటారు ఎక్కడకో వెళ్ళనవసరం లేదు మాకయితే ఎప్పుడు కూడా ఆట మైదానంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది రెడీగా ఉంటుంది ఒకవేళ దానికి మించి ఏమన్నా ప్రాబ్లం అయితే తప్పించి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళము ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీగా ఉంది కాబట్టి ఒకవేళ బెణికినా రఫ్ అయినా ఏదన్నా పట్టేసినా కూడా వెంటనే మేము క్లియర్ చేసుకునే లాగా చూసుకుంటాము లేదు ఇది విరిగిపోయింది లేదు చిట్లింది కొంచెం బ్లీడింగ్ బాగా అవుతుంది రక్తం పోతుంది అనుకున్న టైంలో మాత్రమే మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము కాటన్ దూది టింక్చరు ఇవన్నీ కూడా మాకు అందుబాటులోనే ఉంటాయి సీరియస్ అయితే తప్పించి మేము హాస్పిటల్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యమన్న మాట